నేను ఎక్కువగా ఆధారపడే రన్నింగ్ బూట్లు నైక్ డ్యూరోమెక్స్ తొమ్మిది ఈ బూట్లు చాలా సౌకర్యవంతముగా మరియు స్థిరంగా ఉంటాయి అవి నాకు దూరం కొనసాగడానికి అనుమతిస్తాయి అవి ఒక మంచి షాక్ శోషనను కూడా అందిస్తాయి ఇది నా మోకాళ్ళకు మరియు మడమలకు హానిని కూడా తగ్గిస్తుంది నేను ధరించే నిర్దిష్ట స్పోర్ట్స్ డ్రస్సులు నైక్ డ్రై ఫిట్ టీషర్ట్ మరియు షర్ట్స్ ఈ దుస్తులు చాలా మృదువుగా మరియు శ్వాసక్రియను మంచిగా తీసుకోడానికి అవకాశాన్ని ఇస్తాయి ఇవి నాకు చెమటను తగ్గించడంలో సహాయపడుతున్నాయి అవి చాలా అనుకూలంగా ఉన్నాయి అవి నా కదలికలకు మంచి మంచి మార్పు తీసుకోచ్చినాయి నేను తీసుకునే ఈ యొక్క బూట్లు సౌకర్యంగా ఉండడంతో పాటు నేను మానసికంగా కూడా వాటితో బాగా ఉన్నాను నాకు సదుగోలు సౌకర్యమే కాకుండా మంచి దుస్తులు ధరించడానికి కూడా ఇవి చాలా బాగున్నాయి నేను నా శరీరాన్ని కప్పుకోవడం మరియు నేను ఎవరితో వెళ్ళినా నా యొక్క డ్రస్ బాగుందని వినడం ఇది చాలా చాలా బాగుంది